ఈరోజుల్లో కొత్త గాయకులు ఎక్కువగా పాతగాయకులను అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకరించని గాయకులు చాలా తక్కువగా ఉన్నారు నాకు ఇష్టమైన గాయకుడు ఎవరు అంటే మొట్టమొదటగా బాలసుబ్రహ్మణ్యం గారే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి తాను ఇప్పుడు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వి మిస్ యూ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు లేకపోవడం అనేది నేను మర్చిపోలేకపోతున్నాను మీరు కొన్ని వేల వేల పాటలను మాకు అందరికి అందించారు మీ గొంతు మధురము మీరు పాట పాడారనుకో మేము మేము మేము మైమరిచిపోతాం అంత గొప్ప గాయకులు మీరు మీలాంటి వారు ఇప్పుడు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది మీరు మీ గానంతో చాలా మంది ప్రజల్లో ఓ చోటు చేసుకున్నారు వాళ్ళ హృదయాల్లో గో చోటు చేసుకున్నారు మీరు చాలా గొప్పవారు మీ గానము ఇక ఎవరిలో చు వినలేము మీరు అంత గొప్ప గాయకులు మీరు ఇప్పుడు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది మీ గానం మధురం మీరు చాలా చాలా మంది కొత్త గాయకులకు ఇన్స్పిరేషన్ మీలాంటి వ్యక్తిని మిస్ అవ్వడం అనేది మేము ఎంతగానో బాధపడుతున్నాం